నేను ఆరోగ్యంగా ఉండటానికి నా కుటుంబానికి నేను ఏమేమి ఇస్తూ ఉంటాను అంటే డైలీ డైలీ లేవగానే వేడి నీళ్లు అనేది వాళ్ళకి తాగడానికి ఇస్తాను అన్నమాట ప్రతి ఒక్కరికి సో అది తాగేస్తారు తర్వాత మా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టీ కావాలి కాబట్టి అల్లం టీ లేకపోతే ఏలకులు టీ అలాంటి టీ పెట్టేసి ఇస్తాను అన్నమాట నేను వాళ్ళకి పెట్టేసి ఇంట్లోనే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ చేస్తాను అంటే ఇడ్లీ కాని ఇంట్లో దోశ కాని ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను బయట నుంచి అంతగా ఫుడ్ అనేది ప్రిఫర్ చేయను ఎవరికి కూడా సో ఇంట్లో అన్నది నేను ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను చేసేసి పెద్ద వాళ్ళకి అందరికి పెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీ ఆ టైంకి నేను ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటానండి రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఏదో ఒక ఫ్రూట్ లెవెన్ ఆ టైంకి అలా తినేస్తారు అది అయిపోయిన తర్వాత ఆ ఫ్రూట్స్తో పాటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కానీ తినకపోతే ఒకవేళ ఈవినింగ్ నేను అనేది వాళ్ళకి నేను జ్యూస్లో అవి కలిపేసి ఇచ్చేస్తాను అన్నమాట డిన్నర్కి వచ్చినప్పటికీ నేను కంపల్సరిగా పప్పు అనేది చేస్తాను ఎందుకంటే అందులో పప్పులు అనేది మనకి చాలా పల్సస్ కట్ట కాబట్టి వస్తాయి కాబట్టి అవి అందుకని చెప్పి నేను డైలీ పప్పు వండుతాను పప్పులో కంపల్సరి ఏదో ఒక ఆకు కూర వేస్తానండి తర్వాత అలాగే ఏదో ఒకటి విట్ క్యారెట్ ఫ్రై కాని ఇలాంటివన్నీ నేను పెడుతూ ఉంటాను డైలీ తర్వాత ఈవినింగ్ త్రీ ఆ టైం భోజనం తినేసిన తర్వాత ఈవినింగ్ త్రీ ఆ టైంకి ఇంకా పెద్దవాళ్ళకి టీ తాగితే టీ లేకపోతే స్నాక్స్ ఆ టైంలో టీ ఇచ్చేస్తూ ఉంటాను పిల్లవాళ్ళకి అయితే నేను జ్యూస్ ఇస్తానండి క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ బనానా జ్యూస్ ఇలాంటి జూసెస్ ఇస్తాను సో టీ తాగేసిన తర్వాత కొంతసేపటికి ఫైవ్ ఆ టైంకి పెద్దవాళ్ళకి నేను ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ అనేది చేయడం ఇస్తానండి సో వాళ్ళకి ఫుల్ ఎనర్జీతో ఉంటారు అని చెప్పి మార్నింగ్ నేను అయితే వాళ్ళకి ఎగ్ కూడా ఇస్తానని అదే ఉడకపెట్టేసిన గుడ్డు కూడా నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను మార్నింగ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి వచ్చినప్పుడు ఈ ఈవినింగ్ డిన్నర్కి వచ్చినప్పటికీ నేను అనేది చపాతీలు కట్ట చేస్తూ ఉంటానన్నమాట వాళ్ళకి చపాతి ప్లస్ ఏదైనా కర్రీ రాజ్మా కాని ఇలాంటివి ఏదైనా కర్రీస్ చేస్తూ ఉంటాను అన్నమాట నేను వాళ్ళకి